నందన స్పా అండ్ మసాజ్ సెంటర్ఆ అండి ఓకే అండి నేను చూసారంటే బాలాజీ ట్రిప్ అది చూసారంటే నేను టూ డేస్ టూరిస్ట్ గెస్ట్గా వచ్చి ఉంటానండి అలా చూస్తే సరి మీ యాడ్ చూసాను స్పా అండ్ మసాజ్ సెంటర్ నందన అని ఉంది నాకు మసాజ్ స్పా గురించి నాకు అంత క్లారిటీ తెలీటల్లేదు మీరు కొంచెం ఎక్స్ప్లయిన్ చేస్తారా అవునండీ అవునండీ ఓకే సరే అండి సరే అండి నాకు నచ్చింది మీరు చెప్పింది అన్ని నేను మీ షాప్కు వస్తాను అండి నాకు ఓపెనింగ్ టైం

ఆ ఇదేనండి ఇదేనండి సరే అండి సరే అండి సరే నేను మీకు పంపిస్తాను అండి ఇది ఇదే నా సారీ ఇదే నా నంబర్ మీరు పంపెయ్యండి

ట్వెల్వ్ థౌజండ్ఆ ఆ డిస్కౌంట్ అదే ఎక్కువగా ఉంది దీనిలో డిస్కౌంట్ అదిమారిగా ఏమైనా చేస్తే బాగుంటుంది సరే అండి సరే అండి ఓకే అండి నాకు అవునండీ వాట్సాప్లో మాత్రం నాకు అడ్రస్ సెండ్ చెయ్యండి ఓకే అండి ఓకే అండి